ఆ నేను రోజు ఉపయోగించే యాప్స్ వచ్చేసి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ రీసెంట్గా తెలుగు నేర్చు తెలుగు టూ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ అలానే హిందీ ఇబ్బంది అవుతున్నవుడు సే హాయ్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను హిందీ నేర్చుకోనడానికి ఇంగ్లీష్ తెలుగు వచ్చేసి ఓకే బట్ ఆ ఏదైనా తెలుగులో మాట్లాడి ఆ వర్డ్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఆ హిందీలో మాట్లాడేవాళ్ళతో నాతో ట్రాన్స్లేట్ చేసుకోవడానికి గాను యాప్ యూజ్ చేస్తున్నాను యాప్ నాకు చాలా బాగుంది యాప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అది మనకి మెసేజ్ రూపంలో కావాలంటే మెసేజ్ రూపంలో ఇస్తుంది ఆ లేదంటే మనకు రిట మన వాయిస్ రూపంలో కావాలంటే వాయిస్ రూపంలో కూడా మనం తెలుగులో చెప్తే అది మనకు హిందీలో ఆన్సర్ లైక్ మన వాయిస్ లాగా ఇస్తుంది బాగుంది యాప్ వచ్చేసి ఇవి నేను యూజ్ చేసే యాప్స్